నాకు దక్షిణాది వంటకాలంటే చాలా ఇష్టం ఎందుకంటే చేపల పులుసు కానీ చికెన్ ఫ్రై కానీ పులిహోర గారెలు ఇటువంటి చాలా ఇష్టం ఇంకా ఫెస్టివల్స్కి అయితే మా అమ్మమ్మ పిండి వంటలు చేసేది పొంగడాలు జంతికలు గులాబీ పువ్వులు బొబ్బట్లు అరిసెలు ఇటువంటివన్నీ మా అమ్మమ్మ చేసేది అవి కూడా చాలా ఇష్టం నాకు పిండి వంటలంటే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను ఎందుకంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఎక్కువ చాలామంది ఎక్కువ పిల్లలు అనమాట మేము మా కోసం అమ్మమ్మ పిల్లలు వస్తారని శ్రమించి పిండి వంటలు ఎక్కువ చేసేది పిండి వంటలు అంటే చాలా ఇష్టం అందుకే నాకు అది దసరా టైంలోని సంక్రాంతి టైంలో ఎక్కువగా ఉండేది ఇంకానే ఫెస్టివల్స్ లోని పరమాన్నం చక్కెర పొంగలి ఇంకా బెల్లం గారెలు ఇటువంటివి కూడా వండుతాది మా అమ్మమ్మ అండ్ మా మమ్మీ కూడా వండుతారు ఇవంటే నాకు చాలా ఇష్టం ఇంకా పులిహోర అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పులిహోర బంగాళదుంప కూర ఉంటే చాలు మనకి అంత బాగుంటుంది ఇంకా చికెన్ ఫ్రై ఇంకా ఏంటంటే నార్మలే ఎప్పుడు వండుకునేటివే కానీ ఈ ఫెస్టివల్ టైంలో వండే ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం వంటకాలు ఇంకా ఉత్తరాది వంటకాలు అంటే మనం పెద్ద ఎప్పుడు ట్రై చేయలేదు వండలేదు కూడా ఇంట్లో ఎప్పుడైనా బయటికి వెళ్తాం కదా పావు బాజీ భేల్ పూరి పానీపూరి ఎక్కువ తింటాము ఫ్రెండ్స్తో వెళ్లిన చెల్లిలతో కట్ట వెళ్లిన ఎక్కువ ఇవి తింటాము కానీ దక్షిణాది వంటకాలు అంటేనే ఎక్కువ ఇష్టం నాకు అందులోని పిండి వంటలు అంటే చాలా బాగా ఇష్టం అమ్మమ్మ చేతి వంట అయితే ఇంకా ఇష్టం నాకు ఎందుకంటే ఎంతైనా పెద్దవాళ్ళు అనుభవంతో వండుతారు వాళ్ల చేత్తో వండితే ఇంకా ఏదైనా సరే అమృతం అనే అనుకోవచ్చు కాబట్టి నాకు బొబ్బట్లు నేతి బొబ్బట్లు అయితే హైలైట్ నేతి బొబ్బట్లు అయితే చాలా బాగుంటుంది అండి మేము ఆ నేతి బొబ్బట్లు అనేవి మా ఇంట్లో మేము తయారు చేస్తాము తయారుచేసి మేము అందరికీ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట వేరే స్టేట్లకి కట్టా మేము పంపిస్తాంమాట ఎందుకంటే మా ఇంట్లో బొబ్బట్లు తయారు చేస్తారుమాట అది మా అమ్మమ్మ బిజినెస్ బిజినెస్ సో నేతి బొబ్బట్లు అంటే నాకు చాలా ఇష్టం అందరూ అడుగుతా ఉంటారు అనమాట నేతి బొబ్బట్లు కావాలి అని ఆ నేతి బొబ్బట్లో కోసం మాకు ఆర్డర్ పెడుతూ ఉంటారు మేము అందరికీ నేతి బొబ్బట్లు మేము పంపిస్తాం అందుకే నాకు దక్షిణాది వంటకాలు అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ చాలామంది కూడా అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మన దక్షిణాది వంటకాలు ఎక్కువ ఇష్టపడతా ఉంటారు ఫెస్టివల్స్ కట్ట వాళ్ళ ఇంటి కట్ట పిలుస్తాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ల అందరికీ మన దక్షిణాది వంటకాలు అన్ని వండి రుచి చూపిస్తామాట ఎందుకంటే అంత అమృతంగా ఉంటాయి మన దక్షిణాది వంటలు